చెప్పండి మేడం ఓకే అండి ఏం ఏం కావాలి మేడం ఇప్పుడు స్టార్టర్స్ చెప్పారు కదా స్టార్టర్ వచ్చేటప్పుడుకి డ్రై చెప్పమంటారా వెట్ చెప్పమంటారా ఓకే అండి ఇప్పుడు చికెన్ చికెన్ ఐటెమ్సు ఏ ఐటమ్ కావాలన్నారు డ్రాగెన్ చికెనా ఓకే అండి ఓకే స్పైసీ ఉండాలంటన్నారు అంటే చిల్లి క్యూబ్స్ వేయమంటరా లేదంటే స్పైసెస్ ఏమన్నా యూజ్ చేయమంటారా రెండు కలిపి మీకు స్పైసీగా డ్రాగెన్ చికెన్ కావాలి నెక్స్టు అపోలో ఫిష్షు అపోలో ఫిష్షు అన్ అది కూడా మీకు డ్రై రాదండి వెట్టే వస్తుంది అపోలో ఫిష్ అయితే అపోలో ఫిష్ వెట్ తీస్కోవాలి చికెన్ దమ్ బిర్యానీ కావాలా ఫుల్లా అండి హాఫ్ చెప్పమంటారా ఫుల్లా హాఫ్ అ చెప్పమంటా డిజర్ట్స్ ఏవన్న చెప్పమంటారా ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ గులాబ్జామ్ విత్ వెనీలా ఐస్ క్రీమ్ ఓకే మేడం ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి ఫుడ్ ప్రిపేర్ అవ్వడానికి ఓకే అండి మా వైటర్ని పంపిస్తాను ఓ ఓకే మేడం మా వైటర్ని పంపిస్తాను తీస్కొస్తారు ఓకే ఎంజోయ్ చెప్పండి మేడం